హలో నేను నా మీ పిల్లల నృత్యం మరియు సంగీత నేర్పించడానికి వచ్చిన టీచర్ని మాట్లాడుతున్నాను అయితే మీ ఇంట్లో పరిసరాల గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను మీరిప్పుడు ఖాళీగానే ఉన్నారా మాకు మీ ఇంట్లో మీ పిల్లలకు వి సంగీతం మరియు నాట్యం నేర్పించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అదేంటంటే మీ ఇంట్లో ప్రతిరోజు కుక్కలు ఆ కుక్కల అరుపుల శబ్దం మరియు మీరు మీరు మీ అత్తయ్య గారు అటు ఇటు తిరుగుతున్న శబ్దాలు వినబడుతున్నాయి దానివలన పిల్లలు సరిగ్గా ఏకాగ్రత చేయలేకపోతున్నా నేను ఏం చెప్తున్నానో దానిపైన ఓ అయితే నేను అంత చెప్పలేకపోయాను కానీ ఇది రోజు రోజుకు కొంచెం ఎక్కువ ఇబ్బంది కలిపిస్తుంది అందుకని ఇప్పుడు చెప్తున్నాను అయితే అయితే మీకేమి ఇబ్బంది లేకపోతే నేనే ఏమనుకుంటున్నానంటే మా ఇంట్లో ఖాళీ స్థలం చాలానే ఉంది మీ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి నేర్పించాలనుకుంటున్నాను దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ఓకే హలో